చక్కటి ప్రశ్న మతపరమైన ప్రదేశాలు అంటే మనలో అంతరిక శాంతిని కలిగించే అధ్యాత్మిక అనుభూతిని నింపే ప్రదేశాలు నేను దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయం గురించి చెప్పగలను అల్వాన్ ఆలయం విశేషాలు ప్రత్యేకత హనుమంతుడినే శక్తి భక్తి నమ్మకానికి ప్రత్యేకంగా భావిస్తారు ఈ ఆలయంలో ప్రతి మంగళవారం మరియు శనివారం విశేషమైన పూజలు జరుగుతాయి పరిమళం ఆలయ పరిసరాల్లోని చందన దీపాల వాసన ఒక శాంతమైన భావనను కలిగిస్తుంది గొప్ప పద్ధతులు హనుమాన్ చాలీసా ఆంజనేయ అష్టోత్తరం లాంటి శ్లోకల పారాయణం ప్రదిక్షణలు చేయడం కోడేపాయలు మొక్కు పెట్టడం వంటి అనేక రీతులకు కనిపిస్తాయి నృత్యం నేను ఏం ఆనందిస్తాను శ్లోకాల శాంతతను శాంతతను ఎక్కువగా ఆనందిస్తాను ఆ ఆలయంలో కొంత సమయం గడపడం బయట గొడవల నుండి ప్రాణం పొందినట్లు ఉంటుంది అన్నిసార్లు పూజారితో మాట్లాడటం కొన్ని కథలు వింటూ అక్కడ శాశ్వతతను అర్థం చేసుకోవడం నాకు ఇష్టమైంది నేను వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు ఆలయం వెళతాను ముఖ్యంగా ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకోవలసినప్పుడు లేదా శాంతంగా ఉండాలని పెంచినప్పుడు